ఆంధ్రప్రదేశ్ వాస్తా కళాలో రంగం కళలు హస్త కళల విద్య శిక్షణ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది పాఠ్యప్రణాళిక ప్రమాణాలు ఉద్యోగాలకు శిక్షణ ఫ్యాషన్ డిజైనర్ కాలేజీలు కళాశాలలు ఏపీలో సంగీత కళాశాలలు ఏపీ లలిత కళా అకాడమీ అక్కడ ఉపాధ్యాయులు ఆస్తా వీటికి చాలా తోడ్పడుతున్నారు ప పుస్తకాల ద్వారా ఉపాధ్యాయులు ఇచ్చిన శిక్షణతో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ ఇప్పిస్తున్నారు సంగీత కళాశాలలో లలిత కళా అకాడమీ అనేవాళ్ళు ఇప్పిస్తున్నారు వాళ్ళు చాలా సంతోషంగా ఇస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు దగ్గర తీసుకోని డిజైనింగ్ శిక్షణ వాటికి సంగీతము డిజైన్ ఫ్యాషన్ డిజైన్లు కోర్సులు ఇది టేలర్స్ అన్నేనీర్పు